మన దేశంలో తెలుగు చాలా వెనుకబడి ఉంది పిల్లలకి చాలా తెలుగు చాలా నేర్పించాలి ఎందుకంటే ముందు చిన్న పిల్లలకి జయ్ నేర్పించడానికి స్కూళ్ళు స్కూళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా నేర్పించాలి నేర్పిం చిన్న పిల్లలు చాలా నేర్చుకుంటే చిన్న పిల్లలు తెలుగు నేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముందు భవిష్యత్లో తెలుగు ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ కూడా ఉపయోగపడుతుంది తెలుగు ఉపయోగ పడటానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి మన తెలుగు భాషను కాపాడటానికి ఉపయోగించడానికి జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు జరిపించండి ఏంటి అంటే ఏంటి అంటే భా బడులు బళ్ళు గుళ్ళు ఇంకా కొన్ని ప్రాంతాలు తెలుగు నేర్పియడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తెలుగు ఇప్పుడు న్యూస్ చదవడానికి తెలుగులోనే చదువుతాము కొన్ని ఎగ్జామ్స్ రాయడానికి తెలుగులోనే రాస్తాము తెలుగు చాలా ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ ఎంత ఉపయోగపడుతుందో తెలుగు కూడా అంతే ఉపయోగపడుతుంది కొన్ని ప్రాంతాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు వెనుకబడి ఉన్నవాళ్ళు కూడా చాలా ఉన్నారు వాళ్ళకి తెలుగు తప్ప ఏది రాదు తెలుగు టీచర్కి తెలుగు నేర్పించ తెలుగు టీచర్లు ఇంగ్లిష్ టీచర్లు కాకుండా తెలుగు టీచర్లు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను చాలా బాగుంటుంది తదుపరిలో